భారతదేశం చరిత్ర అనేది పురాతనమైనది ఇది ఐదు వందల సంవత్సరాలకు పైగా వెనక్కి వెళ్తుంది ఈ కాలంలో భారతదేశం అనేక నాగరికతలు మరియు సామ్రాజ్యాలకు నిలయంగా ఉంది వీటిలో సింధూలోయ నాగరికత మౌర్య సామ్రాజ్యం గుప్త సామ్రాజ్యం అలాంటివి భారత దేశంలోని అనేక రాజ్యాలు ఉన్నాయి నాకు గర్వకారమైన చరిత్ర ఘటన భారతదేశం స్వతంత్రం పంతొమ్దొందల నలభై ఏడులో భారతదేశం బ్రిటిష్ పాలనలో నుండి విముక్తి పొందింది ఈ ఘటన భారతదేశ చరిత్రలో ఒక మైలురాయిగా ఉన్నది అలాగే ఇది భారతదేశ ప్రజలకు ఒక భారీ విజయం స్వతంత్ర ఉద్యమంలో నాకు నచ్చిన కొంతమంది అసాధారణ నాయకుల్లో ముఖ్యమైన వారు మహాత్మాగాంధీ ఈయన స్వతంత్రానికి నాయకత్వం వహించారు అలాగే అహింస మరియు సత్యం యొక్క సిద్ధాంతాలను ప్రోత్సహించేవారు అలాగే మరొక వారు జవహర్లాల్ నెహ్రూ నెహ్రూ భారతదేశ చ స్వతంత్రం తర్వాత మొదట ప్రధానమంత్రిగా ఉన్నారు ఇతను భారతదేశంలోని ఒక ఆధునికత ప్రజాస్వామ్య దేశంగా రూపొందించటం అనే రూపొందించడానికి కీలక పాత్ర పోషించారు అలాగే సుభాష్ చంద్రబోస్ ఈయన ఒక భారతదేశ విప్లవ నాయకుడు ఈ నాయకలు భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్రులు పోషించారు